నిజంగా చెప్పాలంటే టెక్నాలజీలో వృద్ధి నా జీవితాన్ని అనేక విధాలుగా మార్చింది స్మార్ట్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ వంటి సంకేతాలు నాకు సమాచారం యాక్సెస్ చేయడానికి ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త మార్గాలు అందించాయి నేను నా స్మార్ట్ ఫోన్ను అనేక విషయాల కోసం ఉపయోగిస్తాను వీటిలో ఉదాహరణకు సమాచారాన్ని యాక్సెస్ చేయడం నేను వార్తలు వాతావరణం మరియు ఇతర విషయాల గురించి సమాచారాన్ని కనుగొనడానికి నా స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తాను ఇతరులతో కమ్యూనికేట్ చేయడం నేను ఫోన్ కాల్ చేయడానికి టెస్ట్లు పంపడానికి మరియు సోషల్ మీడియాలో ఇతరులతో కనెక్ట్ చేయడానికి నా స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తాను కొత్త విషయాలు నేర్చుకోవడం నేను ఆన్లైన్ కోర్సులు తీసుకోవడానికి ఈ వీడియోలను చూడడానికి మరి ఇతరుల నుంచి నేర్చుకోవడానికి నా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తాను టెక్నాలజీ కారణంగా మరింత సులభమైన అనేక విషయాలు ఉన్నాయి వీటిలో ఉదాహరణకు టికెట్లు హోటళ్ళు బుకింగ్ నేను నా స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి టికెట్లు మరియు హోటల్ గదులను ఆన్లైన్లో బుక్ చేయవచ్చు బ్యాంకింగ్ నేను నా స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి బ్యాంక్ ఖాతాలను యాక్సిస్ చేయవచ్చు మరింత చెల్లింపులు చేయవచ్చు పేమెంట్లు నేను నా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి స్మార్ట్ ఫోన్ పేమెంట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు షాపింగ్ కూడా నేను నా స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి ఆన్లైన్లో షాపింగ్ చేయవచ్చు దేని గురించి అయినా సరే సమాచారాన్ని పొందడం నేను నా స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి ప్రపంచంలోని ఏదైనా దేని గురించి అయినా సమాచారాన్ని కనుగొనవచ్చు టెక్నాలజీ నా జీవితాన్ని అనేక విధాలుగా మెరుగుపరిచింది ఇది నాకు కొత్త విషయాలు కూడా నేర్చుకోవడానికి ఇతరులతో ఎక్కువగా కనెక్ట్ చేయడానికి మరియు నా చుట్టు ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడానికి కొత్త మార్గాలను అందించింది